ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా సందర్శకులు చూడవలసిన కొన్ని సాంప్రదాయ పండుగలు ఉత్సవాలు ఏంటంటే నండి మొట్టమొదటిగా సంక్రాంతి అండి ఎందుకంటే ఈ సంక్రాంతిలో ఏంటంటే ఎంతో ఎన్నో రకాలైన కోడిపందాలు నెక్స్టు ఇలాంటివన్నీ కూడా వాళ్లు సందర్శకులకైతే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది అండి అలాగే వినాయక చవితిలో నవరా అలాగే దసరాలో నవరాత్రులు జరుపుకునే పండుగలు ఇవన్నీ కూడా ఏంటంటే సందర్శకులకు ఎంతో ఆహ్లాదకరంగా క కరిగించి కనిపించే వాతావరణం అయితే అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్లందరికీ ఎంతో ఆత్మకు లేకపోతే వాళ్ళ హృదయానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి అవే కాకుండా ఏంటంటే కొన్ని క్రీడలు కూడా జరుగుతాయి కదండీ ఈ సంక్రాంతి సమయాలలో లేకపోతే ఈ వినాయక చవితి సమయాల్లో దసరా సమయాల్లో కొన్ని కొన్ని క్రికెట్ అని లేకపోతే కోకో కబడ్డీ ఇవన్నీ ఆట పోటీలు కూడా జరుగుతాయి ఇవ్వన్ని కూడా ఏంటంటే ఈ సందర్శకులకు చూడడానికి ఎంతో మంచిగా అనిపించే కొన్ని దృశ్యాల కింద అలాగే కొన్ని ఉత్సవాల కింద వీటిలంన్నింటిని కూడా అంటే మనం పేర్కోగలం అండి